యువతలో నిరుద్యోగమనగా ఒక వ్యక్తి పని చేయగలిగి పని కాంక్షిస్తున్నప్పటికీ అతనికి పని దొరక్కపోవడం ప్రపంచంలో అన్నీ దేశాలు ఎదురుకొంటున్న ప్రధాన సమస్యల్లో నిరుద్యోగం ఒకటి అమలులో ఉన్న వేతనాలతో పని చేయడానికి ఇష్టపడి కూడా ఉపాధి లభించని స్థితిని అనిచ్ఛా పూర్వక నిరుద్యోగము అంటారు ఉపాధి అవకాశాలు ఉండి తమకు తాముగా నిరుద్యోగులుగా ఉండే స్థితిని ఇచ్చాపూర్వక నిరుద్యోగం అంటారు పని చేసే సామర్థ్యం ఉన్నా వారందరికీ ఉపాధి అవకాశాలు లభిస్తే దాన్ని సంపూర్ణ ఉద్యోగిత స్థాయి అంటారు సాధారణంగా అభివృద్ధి చెందిన దేశాల్లో నిరుద్యోగం సార్థక డిమాండ్ లోపించడం వల్ల అంటే ఆర్ధిక మాంద్యం వల్ల ఏర్పడుతుంది ఇలాంటి నిరుద్యోగం తాత్కాలికమైనది అభివృద్ధి చెందుతున్న భారత్ వంటి దేశాల్లో నిరుద్యోగం వనరుల కొరత వల్ల ఏర్పడుతుంది అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏర్పడే నిరుద్యోగం శాశ్వతమైనది మరి ముఖ్యముగా మన భారతదేశంలో నిరుద్యోగాన్ని ప్రధానంగా గ్రామీణ నిరుద్యోగం మరియు పట్టణ నిరుద్యోగం అని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు గ్రామీణ పేదరికాన్ని ప్రచ్ఛన్న నిరుద్యోగం వృత సంబంధమైన నిరుద్యోగం అని రెండు రకాలుగా విభజించవచ్చు భారత్ లో వ్యవసాయ రంగంలో జనాభా ఒత్తిడి అధికంగా ఉండడం వల్ల అవసరానికి మించిన శ్రామికులు ఆ రంగంలో పని చేస్తూ ఉంటారు వృతు సంబంధమైన నిరుద్యోగిత అంటే భారతదేశంలో ఇప్పటికీ అరవై శాతం వ్యవసాయం మీద వర్షాధారం మీద ఆధారపడి ఉన్నారు వ్యవసాయ కూలీలకు సంవత్సరంలో ఆరు నుంచి ఎనిమిది నెలలు మాత్రమే ఉపాధి అవకాశాలు ఉంటాయి మిగతా కాలమంత ఎలాంటి ఉపాధి అవకాశాలు ఉండవు వీరిని ఖాళీనా నిరుద్యోగులు అంటారు పట్టణ నిరుద్యోగిత అంటే అల్ప ఉద్యోగిత పట్టబద్రులైన యువకులకు తమ సామర్థ్యం కంటే తక్కువ స్థాయిలో ఉపాధి అవకాశాలు ఉంటాయి ఇలాంటి వారినే అల్ప ఉద్యోగులు అంటారు ఉదాహరణకు పోస్ట్ గ్రాడ్యుయేట్ పట్టా ఉన్న యువకుడు గుమస్తాగా పని చేయడం ఒరిపిడి నిరుద్యోగం ఒక దేశ ఆర్థిక వ్యవస్థ పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న స్థితిలో సాంకేతిక పరిజ్ఞానం నైపుణ్యం లేని కొందరు తాత్కాలికంగా ఉపాధి కోల్పోవడాన్ని ఒరిపిడి నిరుద్యోగం అంటారు చక్రియ నిరుద్యోగిత అభివృధి చెందిన దేశాల్లో వ్యాపార చక్రాల ప్రభావం వల్ల ఆర్థిక వ్యవస్థలో మాంద్యం నెలకొనే అవకాశం ఉంటుంది ఆ సమయంలో తాత్కాలికంగా ఏర్పడే చక్రియ నిరుద్యోగమే ఈ నిరుద్యోగం దీర్ఘకాలిక నిరుద్యోగిత దీనిని సంస్థాగత లేదా ప్రత్యక్ష లేదా బహిరంగా నిరుద్యోగం అని అంటారు ఒక ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రాధాన్యం నుంచి పారిశ్రామిక ప్రాధాన్యానికి మారే క్రమములో పారిశ్రామిక రంగంలో ఆధునిక సాంకేతికత పరిజ్ఞానం ఉన్న వారికి విరివిగా ఉపాధి అవకాశాలు ఉంటాయి అయితే అర్హత ఉన్న అభ్యర్థుల కొరత ఉంటుంది అర్హతలకి తగిన ఉపాధి అవకాశాలు లభించక అభ్యర్థులు నిరుద్యోగులుగా ఉంటారు గ్రామీణ ప్రాంతాలలో జనాభా ఒత్తిడి వలన అధిక జనాభా వ్యవసాయంపై ఆధారపడటంతో వ్యవసాయ రంగంలో అవసరానికి మించిన జనాభా పని చేస్తున్నారు దీనినే ప్రచ్ఛన్నా నిరుద్యోగం అంటారు అర అరవై శాతం పైనే వ్యవసాయం వర్షాధారమైనది కావడం వలన కూలీలు సాలీనా లేదా మిగిలిన కాలంలో వీరు నిరుద్యోగులే పట్టణాలలో అనేకులు తమ సామర్థ్యం కంటే తక్కువ సామర్థ్యం అవసరమైన ఉపాధి కలిగి ఉన్నారు యువత నిరుద్యోగానికి గల కారణాలు అల్పా వృద్ధి రేటు జనాభా పెరుగుదల పురాతన వ్యవసాయ పద్ధతులు పరిశ్రమల్లో వస్తువులు తయారు చేయడానికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రవేశ పెట్టడం దిగుమతులపై నియంత్రణ విధించటం పారిశ్రామిక ముడి పదార్థాలకు కొరత ఏర్పడడం అల్ప వనరుల వినియోగం గ్రామీణ పారిశ్రామికీకరణ లోపించడం పట్టణా కరణ వస్తువుల తయారీలో శ్రమ సాంద్ర పద్ధతులు ఉపయోగించకపోవడం తక్కువ పారిశ్రామికీకరణ మౌలిక సదుపాయాల కొరత కుటీర పరిశ్రమలు క్షీణించడం ప్రాంతీయ ఆర్థిక అసమానతలు లోపించడం లోప భూఇష్టమైన సాంఘీక వ్యవస్థ నెలకొల్పడం లోపాలతో కూడిన విధానం అల్ప మురణధన కల్పన ఆర్థిక స్తోమత కేంద్రీకరణ అదే విధంగా ఈ ఉద్యోగాలు ప్రభుత్వం ఏమి చేయాలి అంటే యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి బ్యాంకులు ద్వారా రుణాలు ఇప్పించి చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఏర్పాటు చేయడం లేదా వాహనాలు కొనుగోలు చేయడానికి కావాల్సినటువంటి రుణాలని ఇప్పించడం లేదా వారి యొక్క చదువులకి గా ఖర్చు అయ్యేది వాళ్ళకి ఏర్పాటు చేయడం లాంటివి చేస్తే నిరుద్యోగాన్ని మనం తొందరగా మాఫీ చెయ్యవచ్చు